హలో చెప్పండి అవును ఓం ట్రావెల్స్ అండి చెప్పండి ఏం కావాలి ఓకే అండి మీ పేరు ఏంటి అండి అభిరామ్ గారు మీరు ఎంత మంది వస్తున్నారు అండి పూణెకి ఇందులోని అన్ని రోజులు ఉందాము అనుకుంటున్నారా అండి మూడు రోజులు ఉందాము అనుకున్నారు పుణేలో ఇక్కడ పూణే మొత్తం తిరగాలి అంటే ఒక పది పన్నెండు ప్రాంతాలు ఉన్నాయి అండి ఆ పది పన్నెండు ప్రాంతాలు మొత్తం చూసి తిరిగి వచ్చే లోపుకి ఒక వారం అయినా పడుతుంది అండి మూడు రోజులు సరిపోదు అని నేను అనుకుంటున్నాను మీకు వారం అయితే వారం పడతుంది అంటే వారం ఫిక్స్ చేయగలను ఓకేనా అండి మీకు ఆ వారం పెడుతున్నాను అయితే అండి మీ పేరు అభిరామ్ కద అండి మీ ఇక్కడ మొత్తం కలిపి ఒక నలభై యాభై వేలు అవుతుంది అండి ఓకేనా అండి మీకు అవును అండి ఓకే అండి నలభై వే యాభై వేలు ఫిక్స్ చేస్తాను అండి మీ పే మీ నెంబర్ చెప్పగలరా అండి

తొమ్మిది

ఒకటి నాలుగు తొమ్మిది ఐదు

ఒకటి తొమ్మిది మీకు ఒక్క ఓటీపీ వస్తుంది అండి ఆ ఓటీపీ చెప్పగలరా

ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఐదు ఓకే అండి మీకు మీ నెంబర్ ఇష్యూ చేస్తాము అండి మీకు రేపు కాని ఎల్లుండి కాని ఈ మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు ఫోన్ కాల్ వస్తుంది అండి ఆ ఫోన్ కాల్లో మొత్తం మీరు ఓకే చేయవచ్చు అండి థ్యాంక్ యు అండి కాల్ ఇచ్చినందుకు